పిలిచానండి మీతో కొంచెం మాట్లాడాలి రండి కూర్చోండి అదేండి ఇప్పుడు మన వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రస్తుతానికి అయితే చాలా తక్కువలో ఉంది రెండు వేల ఇరవై ఐదు కల్లా మన వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనేది టాప్ టెన్ పొజిషన్ కు అనేది రావాలి రెండు వెల ఇరవై ఐదు కల్లా ఎట్టి పరిస్థితిలో మీరే చూసుకోవాలి దానికి ఏమన్నా ఇంక మనం ఏమన్నా చెయ్యాలా స్టాఫ్ ని మార్చాలా

అడుగుతనండి ఆ అదే లేండి అయ్యి బస్సెస్ మనం ఆల్రెడీ కొన్ని అరేంజ్ చేశాం ఇంక కొన్నిఇంక అరేంజ్ చెయ్యాలి అయితే మనం అప్పుడు ఓకే లాబ్స్ అవి తీసుకెళడం వల్ల తీసికెళకపోవడం సరిగ్గా అవుతూ లేకపోడం వల్ల కొంత డా అక్కడ అక్కడ కొంచెం తేడా వస్తుంది ఆ ఓకే ఓసారి మళ్ళీ ఒకసారి కాలేజీ విజిట్ చేసినపుడు మెయింటనెన్స్ అమౌంట్ అనేది ఇస్తునపుడు మీరు అటెంటివ్ గా కొంచెం చూస్తా ఉండండి ముందు అరేంజ్మెంట్స్ మీరు క్లాసెస్ రూమ్ ఏమన్నా సరిగ్గా లేపోయినా ఏమన్నా అర్జెంట్ గా మీరు బాగుచేయించండి మేము మెయింటనెన్స్ ఛార్జెస్ అనేవి వేస్తాము స్టాఫ్ అనేది మేము ఒకసారి మా అందరం ఒకసారి మీటింగ్ లో కూర్చుని ఒకసారి వారికి ఒకసారి వార్నింగ్ అనేది ఇస్తాను లేదంటే లేదంటే ఓసారి కొత్త స్టాఫ్ ని మనం పెడదాం దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం అది మనము ఎవరు తీసుకోవాలి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ప్లేస్మెంట్స్ అనేది అవి మీరే చూడాలవి అవి మీరు మాట్లాడి అవి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మీరు తీసుకురండి అవన్నీ ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ మీటింగ్ లో కలుద్ధాం